సార్ నా పేరు శరణ్ సార్ నన్ను నా పేరు శరణ్ సార్ నేను గోల్డ్ లోన్ కోసం అని కాల్ చేస్తుండే

టెన్ గ్రామ్స్ గోల్డ్ ఉంది సో ఎంత లోన్ వస్తుంది దాని మీద

నాకు కూడా వన్ ల్యాక్ కావాలి

ఇంట్రస్ట్ ఎంత పడుతుంది దీనికి నైన్ టు నైంటీన్ పర్సెంట్ ఓకే ప్రొఫైల్ యూస సో అది అయితే బాగా వుంది ప్రొఫైల్ అయితే

ఆధార్ కార్డ్ ఇంకా

నా పేరు మీద నా ఏజు ట్వంటీ వన్

ఓకే ఓకే ఓకే ఈ రోజు ఓకే ఓకే లెవన్ థర్టీ రావాలా ఏం లేదు సార్ లెవన్ థర్టీ లోపల రావాలా

ఓకే